నేను మా బిల్డింగ్ పైన ఎప్పుడు కొన్ని చెట్లను పెంచుతాను పెంచి వాటి పక్కన టబ్బులో నీళ్లు ఇంకా కొన్ని గింజలను పెట్టి పక్షులకు ఆకర్షించేలా చూస్తాను ఎందుకంటే పక్షులు ఆహారం కోసం ఎక్కడెక్కడనో తిరుగుతాయి ఆహారం దొరక్క కొన్ని పక్షులు చనిపోవడం నా కళ్ళారా చూశాను సో అది ఇంతవరకు ఎప్పుడు జరగకుండా నేను మా బిల్డింగ్ పైనే కొన్ని చెట్లను ఏర్పాటు చేసి ఆ చెట్లు ఆ చెట్ల వల్ల పక్షులను ఆకర్షించేలా చేసి దానితో పాటు పక్కన ఒక టబ్బులో వా నీళ్లను ఇంకొక టబ్బు కొన్ని గింజలను పక్కన వేసి పక్షులు ఆకర్షించేలా చేసి పక్షులు వచ్చి దాన్ని తిని వెళ్ళేలా చూస్తాను ఆ నీళ్లను పక్షులు చాలాసార్లు తాగక చాలా ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడటం నేను కళ్ళారా చూశాను సో ఆ ఇబ్బంది ఏ పక్షికి జరగకుండా ఏ జంతువుకి జరగకుండా నేను కాపాడాలని నిర్ణయించుకున్నాను అందువలన మా బిల్డింగ్ పైన కొన్ని చెట్లను పెంచి దాంతోపాటు కొన్ని గింజలను వాటికి ఆహారంగా వేసి వాటితో నేనెప్పుడూ చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటాను అలా మొదటి మొదటిసారి నేను పుట్టినప్పుడు ఐదు నుంచి పది మాత్రమే వచ్చాయి కానీ మెల్లమెల్లగా పెడుతున్నప్పుడు చాలా పక్షులు అక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది కొన్ని నేను ఇంకా చాలా వెరైటీస్ కలిగిన గింజలను వెయ్యడం మొదలు పెట్టాను దాంతో వేరే వేరే పక్కన ప్రాంతాల నుంచి కూడా పక్షులు మా ప్రాంతానికి వచ్చి మా బిల్డింగ్ పైన ఉన్న గింజలను నీళ్లను తాగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మీరు కూడా మీ ఇంటి పరిసరాలలో లేదా మీ ఇంటి పెరట్లల్లో లేదా మీ తోటలలో కొంచెం కొంచెం స్పేస్ తీసి దాంట్లో కొన్ని గింజలను కొన్ని నీళ్లను పెట్టాలని మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే పక్షులు ఇప్పటికే మన పరిసరాల్లో ఉన్న పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి వాటి వల్ల వాటికి ఆహారం దొరక్క నీళ్లు దొరక్క నీళ్లు ఉన్నా అన్ని కలుషితంగా ఉండటం ఆహారం ఉన్న మొత్తం కలుషమ కలుషితం కలుషితం అయిపోవడం చాలా బాధగా ఉంది సో అందుకని మీరు కూడా మీ బిల్డింగ్లో కానీ మీ పెరట్లో కానీ నా లాగా ఏర్పాటు చెయ్యండి ఆ ఏర్పాటు వల్ల మీరు ఒక్కరే కాదు మీ వల్ల కొన్ని జీవి జీవాలు కూడా బతుకుతాయని గుర్తించుకోండి ఎందుకంటే చాలా జీవాలు వాటికి తిండి లేక ఏమీ లేక తిరుగుతూ ఉంటాయి కొన్ని పక్షులు మా వైరుకి తలిగి అంటే మా ఇంటి పక్కన ఉన్న స్తంభానికి ఉన్న వైర్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాయి అలా అలా కూడా కాకుండా ఆ ఆలా మా కిందకి వచ్చేటప్పుడు కరెంట్ షాక్ కొడుతుందని నేను మా బిల్డింగ్ పైన అంటే నాలుగో అంతస్తు పైన చెట్లను పెంచి అక్కడికి వచ్చేలా చేస్తాము దాంతో మా బిల్డింగ్ బిల్డింగ్ కింద ఉన్న వైర్లకు తగలకుండా కరెంట్ షాక్ కొట్టకుండా ఉంటుంది ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క గింజ నా కష్టార్జితంతో తెచ్చినవి నాకు అలా పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నా వల్ల పది పక్షులు పది జీవాలు బతుకున్నాయనే సంతృప్తి నాకు మిగులుతుంది నేను చాలా చాలా పేదవాడ్ని అయినా పరవాలేదు నావల్ల వచ్చే ప్రతి రూపాయి పది మందిని బతికించేలా ఉంటే అంతకంటే సంతోషం ఇంకేముంది నేను చాలా కష్టపడి వాటిని జమ చేసి వాటిని చెట్ల చెట్లకు నీళ్లు పోసి దాంతో గింజలు గింజలు పెట్టి పక్కన టబ్బులో నీళ్లు పోసి ఉంచుతాను కావున పక్షులు ఎంతో సంతోషంగా మా పెరట్లో అంటే మా బిల్డింగ్ పైన ఉన్న నేను పెంచిన చెట్ల మధ్యలో వచ్చి తలదాచుకుంటాయి ఎండాకాలంలో కూడా వాటికి నీళ్లు దొరకక ఉండటానికి నీడ దొరకక ఉండటానికి ఇల్లు దొరకక చాలా కష్టపడతాయి నేను అది చూడలేక ఒకరోజు మా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ అంటే రబ్బర్ వంటి వస్తువులను యూస్ చేసి పెద్దగా ఇల్లు భవనం లాంటి ని కట్టి అవి తీసుకొచ్చి మా బిల్డింగ్ పైన పెట్టాను అందులోకి చాలా పక్షులు ఎండాకాలంలో ఉండటానికి వస్తున్నాయి అది చూసి నేను ఎంతో ఆనందించాను